చెప్పండి అవునండి ఇవి ఓన్లీ ఎప్పటినుంచి అయిందండి మీకు జలుబు నైట్ నుంచా ఏమన్నా మెడిసన్ తీసుకున్నారా ఇంతకుముందు అవునా ఇప్పుడు బాడీ పెయింట్స్ అవేమన్నా ఉన్నాయా అండి మీకు బ్యాక్ పెయిన్ ఉందా నెక్ పెయిన్ కూడా వస్తుందా అయితే మీరు ట్యాబ్లెట్స్తోనే తీసేసుకుందాం అనుకుంటున్నారా లేకపోతే డాక్టర్ కన్సల్టేషన్ కావాలా మీకు అవునా అది చెస్ట్ అండ్ కోల్డ్ ఉంటుందండి ట్యాబ్లెట్ మీరు సర్దికి చెస్ట్ అండ్ కోల్డ్ వాడొచ్చు సిట్రిజిన్ కూడా వాడతానంటే వాడొచ్చు మీరు ఇంకా పెయిన్స్ అయితే హయ్ ఫెనిక్ ట్యాబ్లెట్స్ ఉంటాయి మీకు కావాలంటే మేము డోర్ డెలివరీ కూడా చేస్తామండి లేదండి డోలో ఏం ఎఫెక్ట్ చూపించదు కానీ ఎక్కువ డోలో వేసుకుంటే మీకు సైడ్ ఎఫ్క్ట్స్ అంటే ఎక్కువ డ్రగ్ ఎక్కువ తీసుకోవద్దు కదండి డోలో అది ఎక్కువ ఎంజి ఎక్కువుంటుంది సిక్స్ ఫిఫ్టీనే తీసుకుంటున్నారా సిక్స్ ఫిఫ్టీ కాబట్టి మీరు ఎన్ని టైమ్స్ వేసుకున్నారండి ఇప్పటికి డోలో అవునా ఇప్పటివరకు ఇంకా వేరే ట్యాబ్లెట్ ఏం వాడలేరు కదా అవునా అయితే ఏం ప్రాబ్లం లేదు ఇది తీసుకోండి ఇది తీసుకున్న తర్వాత మీకు మం ఏమంటే మంచిగా అనిపిస్తే మళ్ళీ నాకు చెప్పండి ఏదో ఒకటి సరే అండి